జీవితంలో నేను నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పాఠాలు ఏమిటంటే ఒకటి వ్యవసాయం ఎందుకంటే చిన్నప్పుడు ప్రతిసారి నేను అన్నం తినేటప్పుడు అన్నం వదిలేయడం ఇలా చేసేదాన్ని అప్పుడు నాకు దీని గురించి మొత్తం తెలిసాక వ్యవసాయం మీద చాలా గౌరవం పెరిగింది దాన్ని వేస్ట్ చేయకూడదు అది ఎలా వస్తుందో అని మొత్తం చూస్తే చాలా కష్టపడుతూ సం పండిస్తున్నారు రైతులు దాన్ని వేస్ట్ చేయకూడదు వృధా చేయకూడదని నేను ఈ పాఠం అనేది నేర్చుకున్నా